సార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేడమ్ మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నప్లేసెస్ అన్నీ విజి విజిట్ చేయడానికి వ చేద్దాం అనుకుంటున్నాం లేదు త్రీ ఫోర్ డేస్ ఉంటాం అండి అన్నీ చూడాలి అన్నీ మీరుతీసుకు వెళ్ళాలి ఫుడ్ అండ్ అకామినేషన్ అన్నీ మీరే చూడాలి అండి

అవునండి ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాం అండి ఏమన్న డిస్కౌంట్ ఉందా అండి ఇంకో టూ డేస్ తర్వాత అనుకుంటున్నాము అందరికి వీలు పడాలి కదా కార్ కంపల్సరీ కదా త్రీ ఫోర్ మెంబర్స్ వస్తున్నాము

ఓకే అండి మీ లొకేషన్ అంటే మీది అంటే వాట్సాప్లో మీ లొకేషన్ సెండ్ చేస్తారా

ఓకే అండి ఫుడ్ వల్ల ఏమి ప్రాబ్లం ఉంటుందా ఫుడ్ బెడ్ ఎందుకంటే మా పేరెంట్స్ కానీ వస్తున్నారు సో అందుకని సరే మేడమ్ ఒకసారి మీ వాట్సాప్లో మీ లొకేషన్ సెండ్ చేయండి థ్యాంక్ యూ